తెలుగు భాష యొక్క చరిత్ర ఏమిటి అంటే తెలుగు భాష ద్రావిడ భాష కూడా అని అంటారు తెలుగు భాష అనేది ప్రపంచంలోనే చాలా ప్రాధాన్యత పొందిన భాష స్వామి వివేకానంద గారు అమెరికాలో జరిగిన సదస్సులో తెలుగు భాష గొప్పదనం గురించి మాట్లాడటం జరిగినది అప్పటి నుంచి తెలియక తెలి తెలుగు యొక్క గొప్పదనం ఈ యువత ప్రపంచానికి ఇదే కాలక్రమమైన అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ రోజు పాఠ్య పుస్తకాల్లోనూ మీడియా లోనూ తెలుగు ఛానెల్ ల్లోనూ అన్నిటిల్లోనూ తెలుగు భాష ముఖ్యంగా ఉంది తెలుగు భాషను పిల్లలు చదువుకోవడం వలన పిల్లలకి తెలుగు అనేది ఎక్కువగా వస్తుంది తెలుగు భాష సెకండ్ లాంగ్వేజ్ గా ఉన్నది